ఆ నమస్కారమండి ఏం కావాలి సరే అండి చెప్తాను పదివేలలో అంటే జంబు నాగు పది పదిహేను ఉన్నాయండి చెప్తాను చెప్పనా ఆ మరి మస్తు మాట్లాడుతుంటే ఇదిగోండి ఇప్పుడు మీ రేటు వచ్చేసి అవి ఏడు వేల అయిదు వందలు అలా ఉందనుకోండి ఆ రెడ్మి ఎయిట్ యప్ ఎఫ్తో ఏదో ఉందండి మీకు అది హ్యాంగ్ అవ్వదు బాగుంటుంది ఆ ప్రైస్లో మీరు కెమెరా గురించి అడగ కూడదండి కొడతారు ఓన్లీ ఫోన్ ఎలా ఉందో అలా చూసుకోవాలి వేరే బ్రాండ్ వేరే బ్రాండ్లంటే మోటరోలా అలా ఇంకా సాంసంగ్ లాంటి ఉంటాయండి మోటరోలా బాగున్నాయండి సాంసంగ్ చూడడానికి బాగుంటాయి కాని మీకు పని చేయవు సరిగ్గా అవడమంటే అప్పుడు మీరు దినచర్యలో వాడేవి కూడా మీకు సరింగా ఓపెన్ అవ్వడం జరగదు అది మీకు ఆ మీరు మొదట నేను అదే కదా చెప్తున్నాను నేను రగ్ మే చెప్తున్నాము వాళ్ళు రియల్మీ రియల్మీ లేవండి మంచివి లేవండి పదివేలలో మీరు బాగా మంచివి కావాలంటే ఒక ఇరవై వేలు ఇరవై రెండు వేలు పెట్టుకుంటే బాగుంటుందండి లేదండి మన గవర్నమెంటు జిఎస్టి పెంచేసిందండి ఇది వరకు మనకు పదిహేను వేలకు వచ్చే మొబైల్ ఇప్పుడు ఇరవై వేలయినాయి అందుకనే మనకి దొరకటం లేదు ఇది వరకు అంటే ఒక మూడు సంవత్సరాల క్రితం పదిహేను వేలకు మంచి మంచి మొబైల్ వచ్చేవి ఇప్పుడు రావట్లేదు అదే చెప్పండి అర్జ్ సరే అండి సరే సరే పదివేలే చెప్తున్నానండి మోటోది థర్టీ టు ఉందండి తీసుకోండి అది తీసుకోండి సరిపోతుంది మీకు ఎ ట్వం ట్వంటీ ఎయిట్ అండి అది మీరు ఎప్పుడు మొబైల్నే ర్యామ్ చూసి కొనగూడదండి ప్రాసెసర్ చాలా పర్సెప్క్టీవ్స్ కన్సిడర్ చేయాలి క్యాం యావరేజ్ ఓకే ఓకే అలా ఉంటుందంతే మీ పదివేల రూపాయలు ఫోన్కి ఇన్సూరెన్స్ నెలకి రెండు వేలు కట్టాలండి ఫోన్ పోతే ఫోన్ ఇస్తామండి అలా ఒక సంవత్సరం కట్టాలండి ఇన్సూరెన్స్ లో వారెంటీ కవర్ అయిపోతుందండి ఇంకా అడగకండి ఆరు నెల్లు ఇస్తానండి మీకు సరే అండి ఉం ఆ